మీరు అ వంటకి అత్యవసరమని మీరు భావించే యంత్ర సా యంత్ర సాధనాలు కానీ పనిముట్లు కానీ ఏవైనా ఉన్నాయా అంటే అవును ఉన్నాయి ఇప్పుడు మనకి గ్యాస్ అయిపోయినప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకోవచ్చు మనకి ఇట్లా రోలు రోకళ్ళు లేనప్పుడు మనము మిక్సీ గ్రైండర్లో కూడా వంట చేసుకోవచ్చు మనకి సిలిండర్లు అవి ఇవి ఏవో ఒకటి ఉపయోగపడతాయి